ఈమధ్య కాలంలో మా ప్రాంతంలో పర్యాటకం కొంచెం తగ్గిందనే చెప్పాలి దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ కరోనా మహమ్మారి అంతమై సంవత్సరం అవుతున్న మా ప్రాంతంలో పర్యాటకం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది పర్యాటకం తగ్గడానికి ప్రధాన కారణం కరోనా వైరస్తో పాటు సందర్శకులకు కనీస వసతులు లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు పర్యాటకాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి వారికి జీవన ఉపాధి తగ్గడం వల్ల ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువ అయ్యాయని చెప్పుకోవాలి పర్యాటకాన్ని ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో మా ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను